హలో పాన్ కార్డ్ వినియోగ సేవా వెళ్ళండి నమస్తే సార్ మా ఫ్రెండు మీ దగ్గర పాన్ కార్డ్ చేసుకున్నాడు అది ఈరోజు వచ్చింది నేను కూడా పాన్ కార్డ్ చేసుకోవాలనుకుంటున్నాను దానికి సంబంధించిన దరఖాస్తు మీకు అందిస్తున్నాను సార్ నా పేరు లక్ష్మి నా పుట్టిన తేది ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది తొంభై ఐదు గాంధీవీధ పన్నెండు బై రెండు నందాల దయచేసి మాకు వెంటనే పాన్ కార్డ్ వచ్చేటట్టు చేయండి సార్